భారతీయ సమాజంలో కళలకు తగినంత గుర్తింపు లేకపోవడం

హ్యాపీగా మాత్రమే భావిస్తారు దీనివల్ల కళాకారులకు సమాజంలో తగిన గౌరవం మరియు గుర్తింపు లభించడం లేదు

చాలా మంది కళాకారులకు సరైన వేదికలు మరియు అవకాశాలు లేకపోవడం వల్ల వారి కళలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేకపోతున్నారు దీనివల్ల వారికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వ మద్దతు లేకపోవడం ప్రభుత్వాలు కూడా కళాకారులకు తగినంత మద్దతు ఇవ్వడం లేదు కళాకారులకు ఆర్థిక సహాయం శిక్షణ మరియు ఇతర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి దీనివల్ల కళాకారులు తమ కళను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది